పల్లెటూరులో విద్యార్థులంటే స్కూల్కి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్తారు అలాగే సైకిల్స్ ఉంటాయి సైకిల్స్ మీద లేదంటే దగ్గర్లో ఉన్న ఆటోల మీద ఆటో స్టాండ్లో ఉంటాయి ఆటోలని అలాగే సో ఎవరన్నా టౌన్లోకి వెళ్తారనుకుంటే వాళ్ళు బైక్స్ ఎక్కి వెళ్తూ ఉంటారు రెగ్యులర్గా అంటే అలానే వెళుతూ ఉంటారు సొ పల్లెటూరులు పట్టణంలో అనుకో స్కూళ్ళకి వెళ్లడానికి వాట్లకైతే బస్సు సౌకర్యాలు అన్నీ ఉంటాయి అని అను ఉంటాయి సో పల్లెటూరుల సైడ్ అయితే నే కొద్దిగా కష్టంగా ఉంటుంది నడుచుకుంటూ వెళ్లాలి అది రెండు కిలోమీటర్ల అయినా మూడు కిలోమీటర్ల అయినా నాలుగు కిలోమీటర్ల అయినా నడుచుకుంటూనే వెళ్లాలి సో బస్సు సౌకర్యం అంటూ ఎటువంటిది ఉండదు స్కూళ్ళు బావుంటాయి కాకపోతే రవాణా సౌకర్యమంటూ ఏముండదు పట్టణం సైడ్ అయితే బస్సులు ఆటోలు ఉంటాయి బైక్స్ అనేవి చాలా ఉంటాయి పల్లెటూరు సైడ్ అయితే బస్సులు ఆటోలు అటువంటివి ఏముండవు నడుచుకుంటూనే వెళ్లాలి ఉదయం సెవెన్ థర్టీ సెవెన్కి అలా బయలుదేరితే కాని స్కూల్కి టెన్ లోపు వెళ్ళలేము అలాగే ఈవెనింగ్ ఫోర్ థర్టీకి అలా వదిలేస్తారు సో ఇంటికి వచ్చేసరికి మనకి నడుచుకుంటూ రావాలి కాబట్టి మినిమం గంట రెండు గంటలు పడుతుంది అలా ఆరు ఆరున్నర అయిపోతుంది సో టౌన్లో అంటే బస్సు సౌకర్యాలు ఉంటాయి అలాగే ఆటోలు ఉంటాయి సో స్కూల్ కూడా దగ్గర దగ్గరలో ఉంటాయి ప్రైవేట్ స్కూళ్లు ఉంటాయి ప్రభుత్వ పాఠశాలలుంటాయి పల్లెటూళ్ళలో అలా ఉండవు ప్రభుత్వ పాఠశాలలే అవి ఎంత దూరం ఉంటే అంత దూరం నడుచుకుంటూ వెళ్లాలి